మేము ఒకప్పుడు షిరిడికి వెళ్ళాము అది మహారాష్ట్రలో ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ భాష కూడా చాలా వేరే విధంగా ఉంది వాళ్ళ సంస్కృతి కూడా చాలా వెరైటీగా ఉంటుంది అది మాకు అర్థంకాకపోయేది అలా మ మేము చాలా ఇబ్బందులు సమస్యలు ఎదురుకున్నాము వాళ్ళ భాషను సంస్కృతిని అర్ధం చేసుకోడం అర్ధం చేసుకోడానికి ఎన్ ఎన్నో ఇబ్బందులను ఎదురుకున్నాము అలా మేము వివిధ ప్రాంతాలకి ప్రయాణించాము కాళీ సమయంలో ఇంకొకటి మనం తమిళనాడులో గోల్డెన్ టెంపుల్ అనేది ఒక మందిరం ఉంది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ భాష వే వేరే విధంగా ఉంది వాళ్ళ సంస్కృతి కూడా మనకి కట్ మనకి అనువదించేలాగా లేదు చాలా వెరైటీగా ఉంది అది నేర్చుకోడానికి చాలా ప్రయత్నిచాము కానీ మా వాళ్ళ అవ్వలేదు ఇంక కేరళకు కూడా వెళ్ళాము అలా ఎన్నో ప్రాంతాలకు తిరిగినప్పుడు వాళ్ళ సంస్కృతి కాని వాళ్ళ భాష కాని చాలా వెరైటీగా ఉంది అది మాకు అర్థంకాకపోయేది అలా అక్కడ తిరగడానికి కూడా మాకు చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కున్నాము ఎందుకంటే వాళ్ళ భాష చాలా వేరే విధంగా ఉండేది ఎందుకంటే ఇంక వాళ్ళ భాష వాళ్ళది అది మా భాష మాకు ఎందుకంటే వాళ్ళ భాష మాకు అర్థంకాకపోయేది అక్కడ తిరగడానికి కూడా మాకు వాళ్ళ సంస్కృతి కూడా వేరే విధంగా వాళ్ళ కట్టుబాట్లు సంస్కృతి భాష చాలా వేరే విధంగా ఉండేది కానీ మేము సర్దుబాటు చేస్కున్నాము అలా ఇలా తెలిసిన వాళ్ళతూ కం కొన్ని విషయాలు తెలుస్కొని అటు ఇటు ప్రయాణిస్తూ ఉండేవాళ్ళం అలా ఎన్నో ప్రాంతాలలో వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి వాళ్ళకి ఉంటుంది సంస్కృతి భాష అనేది వివిధ ప్రాంతాలకు వాళ్ళకి సొంతమై ఉంటుంది వేరే ప్రాంతాలు వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భాష కాని వాళ్ళ సంస్కృతి కాని అర్థంకాదు ఎందుకంటే వాళ్ళ భాష వేరే విధంగా ఉంటుంది మన భాష వేరే విధంగా ఉంటుంది మేము అలా ఎన్నో షిరిడి తమిళనాడు కేరళ అలా వివిధ ప్రాంతాలకి వెళ్ళాం కానీ అది మాకు అర్థంకాకపోయేది